మా ఇంట్లో మరుగుదొడ్డి అదే టాయిలెట్ అనేది కట్టించామండి ఇల్లు కట్టినప్పుడే ఉంది మా ఇంట్లో దాని వల్ల ఉపయోగాలు అంటే ఇప్పుడు మనం బయట వెళ్తే అది చాలా కొంచెం అన్హైజినిక్ కదా అంటే అనారోగ్యానికి కొంచెం ఇబ్బందిగా ఉంటుంది చాలామందికి అది బయట ఉంటే స్మెల్ రావడం కాని అంటే ఇంట్లో ఉంటే కనుక ఇంట్లో వెళ్ళడం అనేది ఉత్తమం అని నా ఉద్దేశం మనం ఏదైనా పల్లెటూరికి వెళ్ళినప్పుడు అయితే కనుక అక్కడ అలాంటి పరిస్థితిలో తప్పనిసరి పరిస్థితుల్లో తప్ప మనం బయట విసర్జన అనేది చేయడం మంచిది అదే చేయడం అనేది అంత తప్పేం కాదు కాకపోతే మనం ఎప్పుడైతే కొంచెం చదువుకునే ప్రదేశాల్లో కానీ కొంచెం డెవలప్ అయిన ప్రదేశాల్లో ఉన్నప్పుడు మన మన సొంతంగా కట్టించుకున్నవి మన ఇంట్లో ఉన్న దాంట్లో వెళ్ళడం అనేది ఉత్తమం దాని వల్ల ఉపయోగాలు ఏంటంటే మనం బయట ఎక్కడైనా అయితే కాని వెళ్ళాం అనుకోండి అది కొంచెం అనారోగ్యపాలు అవుతే ఆ చుట్టుపక్కల ఉన్న వారికి అక్కడి నుంచి ఏదైనా బ్యాక్టీరియా వాళ్ళ ఇంటిలోకి వెళ్ళడం ఆ బ్యాక్టీరియా మళ్ళీ వారి కడుపులోకి వెళ్ళడం ఇలాంటివన్నీ జరిగి కొంచెం ఆరోగ్యం రా వచ్చే అవకాశాలు చాలా ఉన్నాయి అలాగే దాం దాంతో పాటు అక్కడ కొంచెం స్మెల్ అనేది ఎక్కువ వస్తుంది కదా ఆ స్మెల్ రావడంతో మనకి ఉండడానికే చిరాగ్గా ఉంటుంది కాబట్టి ఇంట్లో అయితే కనుక మనం ఎప్పటికప్పుడు దాన్ని శుభ్రపరచుకోవడం హార్పిక్ వేసుకోవడం లేకపోతే యాసిడ్ వేసి ఫినాయిల్ వేసి శుభ్రపరచుకోవడంతో మన ఇంట్లో కొంచెం హైజీన్గా ఉంటుంది అంటే శుభ్రంగా ఉంటుంది కాబట్టి మనకి పెద్దగా అనిపించదు అదే బయట అయితే కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది ఈ ఈ కాలంలో ప్రతి ఒక్కరి ఇంటి దగ్గర కూడా మరుగుదొడ్డి అనేది ఉండడం జరుగుతుంది అండి కంపల్సరిగా పూర్వం అయితే కొంచెం ఇబ్బంది ఏదో డబ్బున్న వాళ్ళ దగ్గర మాత్రమే వాళ్ళ ఇంటి దగ్గర మాత్రమే ఉండేది ఇదేంటే దానికి సెపరేట్గా వేరేగా గొయ్య అనేది తీయడం తీయడం జరగాలి ఒక పది అడుగులు పది అడుగులు అంటున్నాను ఏంటి దాదాపు ఒక ముప్పై అడుగుల వరకు దాన్ని లోతు అనేది ఉండాలి అది మన వేస్ట్ అంతా అంటే వృథా బయటకు వచ్చిందంతా కూడా ఆ గొయ్యలోకి వెళ్ళే లాగా పెట్టుకోవాలి తర్వాత నిండితే కనుక సెప్టిక్ ట్యాంక్ను పిలుచుకోవడం సెప్టిక్ ట్యాంక్ ద్వారా బయటకు దీన్ని తీసుకు తీయడం ఇలాంటివన్నీ చేసుకోవాలి అదే పూర్వకాలంలో ఇలాంటివన్నీ ఉండేవి కాదు పూర్వకాలం ఏంటంటే అందరూ ఈ గుడిసెలు పాకలు అలాగే పెంకుటిల్లులే కాబట్టి వారు పొలాల గట్టుకుని లేకపోతే ఊరి చివర ఉన్న ఏదైనా దిబ్బకి కాని వెళ్ళి వారి కాలకృత్యాలను తీర్చుకోవడం జరిగేది కాకపొతే అక్కడ మనం నడిచే దారిలో మనకి స్మెల్ అనేది అంటే శు అశుభ్రమైన అశుభ్రంగా ఉండడం స్మెల్ దరిద్రంగా రావడం ఇలాంటివన్నీ జరుగుతున్నాయి కాబట్టి ఈ మధ్యన ఈ మధ్యకాలంలో చాలా తగ్గిపోయాయి అండి అలా బయటకు వెళ్ళడం ఇదివరకు ఉన్నంత ఎక్కువ మంది అయితే వెళ్ళట్లేదు చాలా తక్కువ మంది ఎవరు ఇంకొకటి ఏంటంటే ఈ ప్రభుత్వం ప్రభుత్వం ఈ మధ్య కాలంలో ప్రతి ఇంటికి కూడా మరుగుదొడ్డి అనేది కట్టించడం జరుగుతుంది వారికి కావలసిన డబ్బు అనేది కూడా ఆ ప్రభుత్వమే భరించడం జరుగుతుంది వారు అప్లై చేసుకుంటే చాలు ప్రభుత్వం వారికి డబ్బు అనేది అందచేస్తుంది వారు ఎక్కడ కావాలంటే అక్కడ కట్టించుకునేలాగా ఈ ప్రభుత్వం మోదీ ప్రభుత్వం కాని లేకపోతే రాష్ట్ర ప్రభుత్వం కాని చేయడం జరుగుతుంది ఇలాంటివన్నీ చేయడంవల్ల మంచిదే ప్రజల్లో కొంత అవగాహన వచ్చి ప్రతి ఒక్కరు కూడా కట్టించుకోవడం జరుగుతుంది కానీ కొన్ని మారుమూల పల్లెటూర్లలో ఇంకా కొనసాగుతున్నాయి అవి కొంచెం తగ్గితే అవి కూడా కొన్ని రోజుల్లో కొన్ని సంవత్సరాల్లో అవి కూడా అలా ఉండకుండా ఉంటాయి అని నేను అనుకుంటున్నాను